సార్ మీరు పళ్ళ డాక్టరేనా

సార్ ఎప్పుడు రావాలి సార్ ఇప్పుడు రావాల మండే రావాల సార్ ఓకే సార్ అవును సార్ పోస్టర్లలో చూసిన మీ హాస్పిటల్ని అంటే మంచి ప్రీమియం దొరకుతుంది అని అంటున్నారు మా రిలెటీవ్స్ చెప్పిరు అందుకని సార్ మీ హాస్పిటల్కి రావాలి అనుకుంటున్నాము సరే సార్ అంటే చాలా అంటే చాల పైన్ వస్తుంది సార్ ఇప్పుడు ఏమన్న ఇట్లా ఇంట్లో ఉన్న దాంతో ఏమన్న ఇట్లా చిట్కాలాగా ఏమన్న చెప్తారా సార్

ఇంక అంటే వేరేవి అన్నీ ఏమి ప్రోబ్లం లేదు సార్ ఓన్లీ ఈ అంటే దవడ కింద పళ్ళు ఒక్కటే పుచ్చిపోయింది బాగా ఓకే సార్ మండే మండే ఎన్ని గంటలకు ఉంటుంది సార్ అప్పాయింట్మెంట్ నైన్ నైన్ కల్లా వచ్చేయాలన్న సార్ అప్పాయింట్మెంట్ ఓకే సార్ సార్ ఇక్కడ దగ్గరనే ఉంటాం సార్ లోకల్ అవును సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్